మ చెప్పండి ఏం కావాలి మ్యామ్ మీకు చికెన్ మటన్ ఫిష్ ఇలా చాలా ఉన్నాయి మా్యామ్ ప్రై స చైనీస్ అవి కూడా ఉ నాన్స్ రొటీ ఏం తినాలనుకుంటున్నారమా నేను మెను పంపిసాను మా్యామ్ అందులో చూసి దాన్ని బట్టి చెప్పండి మా్యామ్ చైనీస్ బావున్నా మం వెరైటీస్ అదే

ఉంది మ్యామ్ ఫై ఫ కూడా అవైలబుల్ ఉన్నాయి్ ఉన్నాయి మా్యామ్ మెనూని బట్టి చూసి చెప్పండి మా్యామ్ మీకుేం ఫుడ్ కావాలో పన్న చికెన్ సిక్స్టీ క ఎంత మామ్ ఓకే మ్యామ్ ఏమేం కావాలి మీకు చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్రాన్స్ నడ మా థింగ్క్స్ కూడా ఉన్నాయ్ మా్యామ్ కూల్ డ్రింక్స్ టప్సప్ అన్నీ ఉన్నాయి మ్యామ్ చాలా మాజా ఇంకేమ బిర్యానీస్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్లో ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్ కావాలా మా్యామ్ ఓకే మా్యామ్ స్పెషల్ రైస్ అయడి మా్యామ్ కళా మటన్ ఉంది మ్యామ్ ఓకే మా్యామ్ ఓకే మా్యామ్